హలో హలో నమస్కారం చిల్డ్రన్ అర్థం కాలేదు మాకు వచ్చి ఫ్రీగా బుక్స్ సప్లై చేస్తారు టైటిల్స్ ఇస్తున్నారు మళ్ళా ఫోర్టీన్త్ ఫుడ్ ఇస్తున్నారు స్కాలర్షిప్ చేస్తున్నారు మాకు ఇవి అంతా ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ మాకు మేము కాలేజ్ చదువుకునేటప్పుడు అయితే మాకు ఫీజు రెమెంబర్షిప్ జేవిడి అని మేము ఫీజ్ సగం కడితే సగం మాకు మళ్ళా రిటర్న్ చేస్తా అన్నారు మాకు అలాంటి స్కీమ్ తెచ్చింది గవర్నమెంట్ మాకు ఇస్తాం వాళ్ళకు కూడా ఫీజ్ రెమెంబర్షిప్ జేవిడి అనేది బాగా ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ అయితే ఇస్తున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరు చాలా మంది తీసుకున్నారు మేము తీసుకున్నాం మీకన్నా మాకు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ జనరేషన్కి బాగా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది బాగా టీచింగ్ అనేది బాగా ఇస్తున్నారు మేము బాగా చెప్పుకుంటున్నాం ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది కాలేజీ ట్రిప్స్ అయితే టీచర్స్ అంతా బాగా ఎగ్జామ్ ఎక్స ఎక్స్సలెంట్ టీచర్స్ను పెడుతున్నారు థ్యాంక్ యూ